హలో సుమన్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను అండి ఇంకా ఎంతవరకు అయింది నా పెళ్ళి ప్రిపరేషన్ ఇంకా చెప్పాను కదా అండి ఇలా పూలు మంచి మంచి పూలు తీసుకోండి మంచి మంచి పూలు తీసుకొని మంచిగా స్టేజ్ని మంచిగా తయారు చేయాలి ఎక్కువ పూలు కావాలి మీకు ఇంకేమైనా పూలు తెలిసుంటే అన్నీ పూలు వివిధమైన పూలు అన్నీ తెచ్చి మంచిగా చేయండి అన్నీ మంచి పూలు

స్టేజ్ మీద మొత్తము స్టేజ్ అంతా మొత్తం ఫూలు ఉండాలి మంచిగా ఉండాలి అదే మొత్తం అంతా పూలతో థీమ్ అనేది మొత్తం పూల పూలతో మొత్తం మంచి మంచి పూలు మంచి మంచి వాసన వచ్చే సుగంధమైన పూలు కావాలి ఫ్రెష్ పూలు కాలి కావాలి పాత పూలు వద్దు అవి చూసుకోండి కొంచెం అలాగే ఫుడ్ గురించి చెప్పాలంటే అన్నీ మంచిగా వెజ్ నాన్ వెజ్ అం అంతా ఉండాలి మంచిగా అంతా అన్నీ అరేంజ్ చేయాలి అన్నీ మంచిగా చూసుకోండి అవునా అండి ఓకే అవునా అండి ఇంకా ఇంకా ఏమన్న ఉన్నాయా అన్ని పైసలు సరిపోతున్నాయి కదా పైసలు ఎట్లాగో మీరు ఏమన్న ఉంటే చెప్పండి అట్లా అడగొద్దు అలా ఏమి లేదు పైసలు అవసరం ఉంటే అడిగేయండి మేము ఎంతైనా పైసలకి మాత్రం వెనక పైసలు మాత్రం అసలు వెనక్కి పోయేది లేదు ఎంత మంచిగా అయితే అంత మంచిగా చేయాలి నా పెళ్ళి అందరు చెప్పుకోవాలి ఇలా భార్గవి పెళ్ళి ఇంత మంచిగా అయిందని మొత్తం మీ పైన నమ్మకం ఉంది అండి అందుకని అందుకని మిమ్మల్ని తీసుకున్నాము మీరు చాలా మంచిగా చేశారు మీకు మంచి పేరు ఉంది అని మిమ్మల్ని తీసుకున్నాము ఇంకా రేపు ఒకసారి కలుస్తారా మరి మమ్మ మమ్మల్ని ఒకసారి మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చేయండి మంచిగా భోజనం చేసి మాట్లాడుకుందాము ఇంకా ఏమమి అవసరం ఉన్నాయి అన్నీ మాట్లాడుకుందాం మా ఇల్లు తెలుసు కదా మీకు ఆల్రెడీ మా ఇంటికి వచ్చేయండి వచ్చేయండి మా ఇంటి వరకు వచ్చేయండి తెలుసు కదా మీకు పన్నెండు గంటలకి రేపు వచ్చేయండి మాట్లాడుకుందాం భోజనం చేసి సరేనా అండి పెట్టేల మరి ఓకే అండి బాయ్